గాయకులు పాడినప్పుడు అంటే ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు పాట పాడినప్పుడు చాలా బాగా అనిపించింది మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా పెద్దనాన్న వాళ్ళు ఓ టివి షోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఓ షో జరుగుతుంది అని నాకు కూడా తెలియదు సరదాగా చూద్దాం అనేసి వెళ్తే ఆ రోజు కీరవాణి గారు ఒకరు ఎస్పి బాల సుబ్రహ్మణ్యం గారు వచ్చారు అందులో ఒక పాట చాలా బాగా పాడారు నాకైతే ఎంత బాగా అనిపించిందో ఆ పాట వింటునప్పుడు ఏదో తెలియని అనుభూతి ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు అయితే మిస్ అవుతున్నాం కానీ ఆయన పాటల్లో ఇంక బ్రతికే ఉన్నారు అని అనుకుంటున్నాం ఆయన వాయిస్ అయితే నేను రియల్గా విన్నాక ఫిదా అయ్యాను నేను చాలా బాగా పాడారు మనకి ఏ అయితే బాధలు అయన్ని ఉన్నాయో ఒక సాంగ్ ఎడిక్ట్ అయ్యాము అంటే ఆ బాధలు అన్నీ పోతాయి అనడానికి ఉదాహరణ ఆయన ఇచ్చిన గొంతు దేవుడిచ్చిన గొంతు చాలా బాగా పాడారు